ఎవరికైనా సరే నేను వండి వాళ్ళకి వడ్డించినప్పుడు నా వంట బాగా నచ్చింది అని చెప్తే వాళ్ళు తిరిగి మనల్ని అడుగుతారు కదా ఈ వంట మీరెలా చేశారు నాక్కూడా ప్రాసెస్ చెప్పవా అంటే గనుక నేను ప్రతిదీ ఎలాగా పిన్ టు పిన్ అంటే ఫస్ట్ నుండి నూనె వేసిన తర్వాత దగ్గర్నుంచి మనం ఆ కూరని తీసుకెళ్ళి గిన్నెలో పెట్టి వడ్డించేవరకు ఏవైతే నేను కట్ చేసి ప్రాసెస్ చేశానో అది అంతా కూడా వాళ్ళు క్లియర్ కట్ అర్థమయ్యేలా పిన్ టు పిన్ అంతా వివరించి చెప్తాను ఎందుకంటే నేను చెప్పిన పద్ధతి ప్రకారం వాళ్ళు కూడా నెక్స్ట్ ఆ వంటకాన్ని ట్రై చేయాలి అనేటుగా సో ప్రతిదీ కూడా పిన్ టు పిన్ వాళ్ళకి చెప్పి వాళ్ళు నేను చేసిన విధంగానే వాళ్ళు కూడా చేసేలాగా ప్రతిదీ విడమరించి వివరించి వాళ్ళకి ఎక్స్ప్లనేషన్ ఇస్తుంటాను నేను